గ్రామీణ ప్రాంతంలో యువత వాణిజ్య పంటలను వృత్తిగా చూస్తున్నారు ఎక్కువ వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు వాణిజ్య పంటలో ఎక్కువగా ఆర్థికంగా బలపడుతున్నారు అదేవిధంగా వీళ్ళు ఉద్యోగాలు చేస్తు వ్యవసాయాన్ని ఒక పార్ట్ టైం జాబ్లాగా వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంలాగా చేస్తున్నారు దీనివల్ల ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నారు అలాగే దేశానికి వెన్నెముకలాగా ఉన్న రైతు నుకూడా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు యువత రైతులు టెక్నాలజీ వాడుతు కష్టపడకుండా ఎక్కువ సంపాదనను తీస్తున్నారు ఈ ట్రాక్టర్లు వాడటం ఉడుపుకి మిషన్లు వాడటం కోతకి మిషన్లు వాడటం అన్నింటికి కూడా మెషినరీ వాడటం వలన సాంకేతికంగా అభివృద్ధి చెంది లాభాల పాట పాడుతున్నారు